మా ప్రాంతంలోని ప్రజలకు కుళాయి నీరు అనేది దినం తప్పించి దినం వస్తుంది అవి శుభ్రంగానే ఉంటాయి ఆ శుభ్రమైన నీటిని మేము తాగుతాము ఆ కులాయి వచ్చినప్పుడు మేము మూడు నాలుగు బిందెలు పట్టుకొని నిల్వ ఉంచుకుంటాము అ మళ్ళీ నీరు వచ్చేవరకు ఆ వాటినే తాగుతాము అవి ఆ అక్కడ పెద్ద ట్యాంక్ నుండి వస్తాయి పెద్ద ట్యాంకుల్లోనే క్రిమిసంహారక మందులు అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లి వస్తాయి అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల ఆ ట్యాంక్లో ట్యాంకులోని వాటర్లో ఉన్న క్రిమి క్రిమి క్రిములు అనేవి చనిపోతాయి బ్లీచింగ్ పౌడర్ యూస్ చేయడం వల్ల మాకు ఇంటి ఇంటి వద్దకి సంపు సంపు కుళాయి ద్వారా మంచి వాటర్ వస్తుంది అవి తాగే విధంగానే ఉంటాయి ఆ ఆ వాటర్ ఆ కులాయి వాటర్ రావడం వల్ల మా జీవితం సుఖవంతంగా ఉంది ఎందుకంటే వాటర్ అనేవి మనిషికి చాలా అవసరం అన్నం లేకుండా బ్రతకగలం కానీ నీరు తాగకుండా బ్రతకలేం కదా మీరు రావడంలో నీరు రావడంలో మాకు మౌలిక సదుపాయాలు అనేటివి అందుతున్నాయి ఒకవేళ నీరు రాకపోయి ఉంటే మేము వా నీరు కొనక్కొచ్చుకునేటోళ్ళం నీరు కొనుకొచ్చుకోవాలంటే ఒక డబ్బాకి ఐదురుపాలు చొప్పున వెచ్చించి మేము నీరు కొనుక్కోవలసి వచ్చేది ఈ మున్సిపాలిటీ ద్వారా మాకు నీరు అందడం చాలా సంతోషంగా ఉంది మా అవసరాలు అనేవి తీరుతున్నాయి